హలో వినిపిస్తుందా హలో ఆ వినిపిస్తోంది స్లోగా మాటలు అవి వినిపిస్తున్నాయి చెప్పండి ఏం కావాలి ఎక్కడ ఎక్కడ పోయిందమ్మా చెప్పండి ఓకే బ్యాగ్లో ఏమున్నాయి చెప్తారా ఓకే మీరు ఏ ఊరు వెళ్దాం అనుకున్నారు ఏ రే ఏ స్టేషన్లో పోయింది ఓకే మీ పేరు అడ్రెస్ చెప్పండి ఓకే ఇది మీరు ఏమైనా గుర్తులు ఏమైనా చెప్తారా ఓకేనమ్మా నేను ఇక్కడ వెతుకుతాను మాకు తెలిసి ఉన్న పోలీసులకి చెప్తాను మీ బ్యాగ్ వెతికి మీకు తెచ్చి ఇస్తాను మీరు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి ఓకేనా ఓకే సరేనమ్మా మీరు వెళ్ళండి నేను ఇస్తాను నేను చెప్తాను ఓకే